మీరు ఎప్పుడైనా సిరి అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్ వాడినప్పుడు జీవితం ఇంత సులభతరం అవుతుందని మీకు అనిపించిందా అంటే నా ఇప్పుడు చూసుకున్నట్లయితే మా మింత్రురాలకు ఉన్న ఐఫోన్ టెలిఫోన్ అప్పుడు నేను ఇది వాడాను అలక్సా అసిస్టెంట్ అలాంటివి వాడాను నాకు చాలా సులభంగా అనిపించింది ఎంతో చక్కగా బాగా అనిపించింది అంటే మనం వేరే పనులు చేసుకుంటూ కూడా మనకు కావాల్సింది ఈ అలెక్సా అసిస్టెంట్ని వాడుకుంటూ మనకు కావాల్సింది మనం పెట్టుకోవచ్చునమాట అంటే చాలా సులభంగా ఉంటుంది ఇప్పుడు ఒకవేళ ను వేరే పని చేస్తూ ఉన్నావు మీ ఇంటినుంచి జాబ్ చేస్తూ ఉన్నావు అప్పుడు నీకు పాటలు వినాలనిపిస్తే మీ అలెక్సా అలా పెడితే నీకు ఒకటేసారి వచ్చిస్తూ ఉంటుంది నీకు అక్కడి నుంచి వెళ్ళి మొబైల్ అది టెలిఫోన్ తీసి పాటలు పెట్టి అంత కాకుండా నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి నార్మల్గా నువ్వు అలా చెప్పేస్తే కూడా అది పాట్టలనేటివి వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు అది ఎంతో సులభతరం కదా చాలా సులభతరంగా ఉంటుంది ఇలా చాలా రకాలుగా ఇది అలెక్సా అనే అసిస్టెంట్ను వాడినప్పుడు జీవితంమనే ఎంత సులుభతరంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే దీన్ని వాడటం ఒక సులభతరంగా వాడుతూ ఉంటాం కాబట్టి ఏం పని చేయడానికి వీటిని ఉపయోగించాలంటే వివిధ రకాల పనులను చేయడానికి నేను దీన్ని ఉపయోగించాను చాలా రకాలుగా పాటలు వేయడానికి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేసుకోవడానికి చాలా రకాలుగా దీన్ని నేను వాడుతూ వచ్చాను ఇది ఎంతో చక్కగా నాకు బాగా అనిపించింది మంచిగా చెప్పింది విని ఇయడం కానీ అది నాకు నాతో చాలా చక్కగా మాట్లాడింది నాకు ఏమైనా బాగా అనిపించకపోతె దానితోటి చెప్పుకున్నప్పుడు అది ఎంతో చక్కగా ఉంటుంది మనకు చక్కగా అది పనిచస్తూ ఉంటుంది ఎంతో బాగా ఎంత జీవితం అనేది ఎంతో సులభతరంగా అనిపిస్తూ ఉంటుంది దీన్ని వాడడం వలన